బిత్రి గారు నమస్తే అండి నేను విజయ వాళ్ళ అమ్మగారినండి అవునండి అవును అవును మేడం అలాగేనండి ఇంటిదగ్గర బాగా చదువుతాడు మేడం బాగా ఆటలకి అట్లా వెళ్తాడండి అదే ఇంటికొచ్చిన తర్వాత హోమ్ వర్క్ బాగా చేయిస్తాను మేడం ఈ సారి బాగా చదువుకునేలా చూస్కుంటానండి స్కూల్లో ఎలా ఉంటాడు మేడం ఎలాగుంటాడండి అల్లరిగా ఉంటాడండి అవునండి అలాగే మేడం చెప్తానండి ఇక్కడైతే బానే చురుగ్గానే ఉంటాడు మేడం హోమ్ వర్క్ వచ్చి రాగానే హోమ్ వర్క్ అవును మేడం చెప్తానండి ఆయ్ ఈసారి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు చదివిస్తాను మేడం మీరు కూడా చెప్పండి కొంచెం మీ మాట సరిగ్గా వింటాడు అండి మా మాట కన్నా టీచర్ చెప్పింది కొంచెం బాగా వింటారు కదా అండి పిల్లలు కొంచెం భయపెట్టండి మేడం కొట్టడం అంటే గట్టిగా మాట్లాడితే కొంచెం భయం ఉంటుంది అండి మా దగ్గర అంటే కొంచెం గారాబం ఉంటాది కదా అండి పిల్లలకి పేరెంట్స్ దగ్గర అంటే గారాబం ఉంటుంది అండి మీ దగ్గర ఉంటే కొంచెం మర్యాద ఉంటాది కాబట్టి భయపడతారండి మీరు గట్టిగా భయపెడితే బయపడి చదువుతారు మేడం మార్కులు తక్కువ వస్తే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండీ సరే మేడం తప్పకుండా చదివిస్తానండి హోమ్ వర్క్ అవి సరిగ్గా చేశాడా లేదా అని చూస్కుంటానండి ఇకమీదట వాడిని వదలకుండా సరే మేడం ఆ అలాగే మేడం సరే మేడం సరే మేడం